నేను అమెజాన్ బిగ్ బాస్కెట్ డీల్ లో నుంచి అంటే ఇప్పుడు రీసెంట్ గా పెట్టిన అమెజాన్ బిగ్ బాస్కెట్ డీల్ లో నుంచి నేను కుర్తిస్ ఆర్డర్ చేశాననమాట ఆ కుర్తిస్ అందులో ఆర్డర్ చేస్తే నిజంగా తక్కువ రేట్ కి ఉన్నది సరే మంచిగా ఉంటది ఏమో తక్కువ రేటు కే ఉంది అని చెప్పేసి అంటే చాలా రీజనబుల్ ప్రైసెస్ కి వస్తున్నాయి కదా అని కుర్తిస్ అని చెప్పేసి నేను ఆర్డర్ పెట్టడం అనేది జరిగింది నిజంగా పెట్టిన తర్వాత ఎందుకు పెట్టానురా బాబు అన్నట్టుగా ప్రొడక్ట్ అని వచ్చినాయి అనమాట అంత వరస్ట్ గా ప్రొడక్ట్స్ అనేవి వచ్చినయి అసలు దాని మెటీరియల్ క్వాలిటీ కాని అసలు ఏమీ అస్సలు అస్సలు ఫోటో లో మాకు ఎలా అయితే చూపించారో కానీ అవి అస్సలు అంత మంచిగా అయితే అసలు రాలేదు రివ్యూ చూసే పెట్టాను రివ్యూ కూడా చాలా బాగుంది పర్వాలేదు బాగానే ఉంది ఇంత తక్కువ ప్రైస్ కి మంచి మెటీరియల్ ఇస్తున్నారేమో అని అనుకున్నాను కానీ ఈ డీల్స్ వల్ల అనుకుంట తెలియదు మరి క్వాలిటీ అనేది చాలా చెత్తలాగుంది మెటీరియల్ క్వాలిటీ కూడా అస్సలు బాగాలేదు ఇంకెన్ని ప్రింటింగ్ అంటావా అది ఎక్కువ రెండు మూడు సార్లు ఉతికితే మొత్తం ఆ ప్రింటింగ్ అనేది కూడా ఊడిపోతుంది అనమాట అంతలాగా ప్రింటింగ్ అనేది ఉంది మెటీరియల్ క్వాలిటీ అయితే కాటన్ అన్నారు కానీ అసలు అది కాటన్ లానే లేదు అస్సలా చాలా వరస్ట్ గా అయితే ఉంది ఎందుకు పెట్టానురా బాబు అని అనిపించింది కానీ ఏంటంటే ఇలాంటి వాటిలకి రిఫండ్ అనేది లేకపోతే మనీ ఎక్స్చేంజ్ అనేవి లేవు అనమాట సో ఇంకా ఆ డబ్బులు అనేది వేస్ట్ అయిపోవడం అనేది జరిగింది అసలు బాగా లేదు ఫిట్టింగ్ కూడా అంతే నేనొక సైజు పెడితే అవి ఇంకొక సైజు వచ్చినయి ఫిట్టింగ్ కూడా అంతే అసలు ఏం బాగా లేదు పెట్టేది ఒకటి వాళు ఇచ్చేది ఒకటి నేను ఒక సైజ్ పెడితే ఒక కుర్తి అయితే ఒక సైజు పెడితే దానికన్నా ఒక చిన్న సైజు కుర్తి వచ్చింది ఇంకొక సైజు పె డితే ఇంకొక కుర్తికి సేమ్ సైజు పెడితే అది పెద్ద సైజు వచ్చేసింది షోల్డర్స్ కట్ అనేది దిగిపోవడం అలాంటివి జరిగినాయి అనమాట అస్సలు బాగా లేదు నాకు అస్సలు నచ్చలేదు ఎందుకు పెట్టాను అన్నట్టుగా నేను ఫీల్ అయ్యాను అనమాట